నమస్కారం నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడడానికి వచ్చానండి చూడతగిన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి గురించి మీరు కొంచెం చెప్తే ఈ రైల్వే స్టేషన్కి బయట వదిలిపెట్టి న నేను కొంచెం ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించుకుంటాను మనం క మనం ప్రయాణిస్తూ మాట్లాడుకుందామా

అవునండి నేను కూడా విన్నాను అవునండి ఇంకా ఇంకా సముద్రతీరాలు సముద్రతీరాలకి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అండి వీటిలో ఏదయితే బాగుంటుందని అంటారండి అవును ఆర్కే బీచ్కి వెళ్ళాలని అనుకుంటున్నానండి నేను ఇంక ఇంకా ఇంకా మ్యూజియంలు

అలాగే అమరావతిలో పంచరామాలని చూడాలని అనుకుంటున్నానండి నేను కొంచెం మీరు తీసుకుని వెళ్ళగలరా అవునండి నాకు కొంచెం ఉండటానికి కూడా ఒక మంచి స్త ఒక మంచి ప్రదేశం కావాలి అలాగే అక్కడ తిను అక్కడ తినుబండారాలు అన్నీ కొంచెం అందుబాటులో ఉండే చోటులో అలాగే నేను దుకాణాలకి కూడా వెళ్ళాలని అనుకుంటున్నానండి ముందూ ఎక్కడికి వెళదాము అండి అలాగేనండి పోనివ్వండి